మా ప్రాంతంలో సంస్కృతిక సాంప్రదాయ కళాశైలి అంటే బాగా గుర్తు వచ్చేవి భరతనాట్యం కూచిపూడి కథకళి కోలాటం లాంటి ఎన్నో నృత్య కళలు అవి చాలామంది ఉత్సాహం చూపించిన ఆదరించడానికి ఎవరికి మనసు రావడం లేదు సాంప్రదాయాన్ని కాపాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ అతి కొద్దిమంది కళాహీనులు కాకుండా ఇంకా కళను కాపాడాలి అని అయన ఉద్దేశంతో ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు తమ పిల్లలకి చిన్నప్పటి నుంచే అంటే అడుగులు వేయడం వచ్చిన దగ్గర నుంచి కూడా నేర్పిస్తూ ఉన్నారు ఈ కళని తరువాత తరాలకి అందించడం చాలా ముఖ్యం ఎందుకు అని అంటే అది మన సంప్రదాయం కూడా మన సంప్రదాయం అలాగే మన సంస్కృతి చాలా మంది ఆంధ్రప్రదేశ్ నృత్యం ఏది అని అంటే భరతనాట్యం అని అనుకుంటారు కానీ కాదు అది కూచిపూడి ఇది ఈ తరంలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు మన సంస్కృతి సంప్రదాయాలను తరువాత తరానికి అందించాల్సింది మనమే మనం అందించకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా తమ తరువాత తరాల వాళ్ళకి తెలియజేయలేరు కాబట్టి మనం వాళ్ళకి తప్పకుండా నేర్పించాలి